కొత్తగా పుట్టిన పసి పిల్లలకి పుట్టగానే తల్లికి తండ్రికి ఊహించని ఆనందం కలుగుతుంది పుట్టిన తర్వాత నామకరణం చేస్తాము మేన నామకరణం చేసేటప్పుడు మేనమామలకి అవ్వలకి తాతకి పెద్దనాన్నలకి అందరికీ చెప్పే గ్రాండ్గా బాగా నామకరణం చేస్తాము పుట్టిన ఆరు నెలల తర్వాత అన్నప్రాసన చేస్తాం అది గుడికి వెళ్లి పదిమందికి పది మంది ని పిలిచి అన్నం పెట్టి నలుగురు ముఖ్య అతిధులు పిలిచి బిడ్డకి ఫస్ట్ తినిపిస్తాము తొమ్మిది నెలల తర్వాత వెంకటేశ్వర పెరుమాళ్ళకి డబ్బుతో తూకం వేస్తాము పుట్టిన వేడుకలు తర్వాత పుట్టినరోజులు వేడుకలు చేస్తాము పుట్టినరోజులు చేసేటప్పుడు అందరికీ చెప్పి కేకులు తెచ్చి గ్రాండ్గా అందరిని పిలిచి బిర్యాని చేసి కేక్ తెచ్చి కొత్త బట్టలు ధరించి బిడ్డకి కొత్త సంవత్సరం కాబట్టి బాగా చేస్తాము అందరిని పిలిచి తెలియని తిన్న వాళ్ళను కూడా తినిపించి రాని వాళ్ళని పిలిచి కేకులు కోసి అందరికీ ఇస్తాము